నేను తోట పనిలో ఎక్కువగా పూల కుండీలు తరువాత కొన్ని ఆకు కూరలు పెంచుకుని కుండిల్లో పెంచుతుంటాను ప్రతి రోజు కూడా పైకి మేడ పైనా పెట్టుకున్నాను పైరు ప్రతి రోజు దానికి నీళ్ళు పోసుకుంటూ ఏమైనా చీడ పిడ పుట్టిందేమో దాన్ని గమనించి దానికి మందు కొడుతూ చాలా చిన్న పిల్లల మాదిరిగా చూసుకుంటూ పెంచుతున్నాను ఇది చాలా నాకు తృప్తి అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది నాకు చెట్లు పెంపకం అంటే చాలా ఇష్టము ఈ పూల మొక్కలైతేనేమి పూల నుంచి వచ్చే హ్యాపీనెస్ అయితేనేమి చాలా నాకు ఇష్టము కాబట్టీ నేను దీన్ని ఎంచుకుని చాలా ఆచారణలో పెడుతున్నాను థ్యాంక్ యూ